నమస్కారమండి నా పేరు అబ్దుల్ నేను హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను రేపు అనగా ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను నాకు మీరు విమానం ఏ సమయానికి ఉందో కొంచెం వివరంగా తెలియజేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు